క్రీడలు పజలు ప్రజలను దగ్గరకు చేర్చడానికి మరియు జట్టు కృషిని సమన్వయాన్ని ప్రోత్సహించడానికి అనేక మార్గాలున్నాయి వ్యక్తులను ఒకే లక్ష్యంతో క్రీడలు కలుపుతాయి ఏదైనా క్రీడలో అది జట్టుగా లేదా వ్యక్తిగతంగా పో పోటీ పడాలన్నా ఆసక్తిని ప్రజలు పంచుకుంటారు ఈ సాధారణ లక్ష్యం ప్రజలను ఒక చోటన చేర్చడానికి మరియు వారి మధ్య కనెక్షన్ను సృష్టించడానికి సహాయపడుతుంది క్రీడలు వ్యక్తులు ఒకరినొకరు మరియు బాగా తెలుసుకోడానికి సహాయపడుతుంది క్రీడలు ఆడేటప్పుడు వ్యక్తులు ఒకరినొకరు వివిధ సందర్భాల్లో చూస్తారు వారు ఒకరినొకరు విశ్వసించాల్సిన అవసరం ఉంది మరియు ఒకరినొకరు మద్దతు ఇవ్వాల్సిన అవసరం కూడా ఉంది జట్టు పని మరియు సమన్వయాన్ని ప్రోత్సహిస్తుంది క్రీడలు జట్టు పని మరియు సమన్వయాన్ని ప్రోత్సహిస్తాయి క్రీడలలో విజయం సాధించడానికి వ్యక్తులు కలిసి పని చేయాలి వారు ఒకరినొకరు ప్రయత్నాలను ఆధారపడటం నేర్చుకోవాలి క్రీడలు చాలా పాపులర్ అంశం కాబట్టి ఇది ప్రజల మధ్య సంభాషణలను ప్రారంభించడానికి ఒక మంచి మార్గం క్రీడల గురించి మాట్లాడటం వ్యక్తులను ఒకరినొకరు తెలుసుకోవడానికి మరియు మరియు కనెక్ట్ అవ్వడానికి ఆ అదొక మార్గం క్రీడలు ప్రజలను దగ్గరకు చేర్చడానికి మరియు జట్టు కృషిని సమన్వయాన్ని ప్రోత్సహించడానికి ఒక శక్తివంతమైన సాధనం అవి వ్యక్తులను ఒకే లక్ష్యంతో కలుపుతాయి వ్యక్తులు ఒకరినొకరు మరింత బాగా తెలుసుకోవడానికి సహాయపడతాయి మరియు జట్టు పని మరియు సమన్వయాన్ని ప్రోత్సహిస్తాయి నేను క్రీడలు ఆడుకునే రోజుల్లో మేము ఎంత ఐకమత్యంతో కలిసి ఒక లక్ష్యాన్ని గెలవాలన్న లక్ష్యాన్ని పట్టుకుని ముందుకు సాగినప్పుడు మాత్రమే మేము విజయాన్ని సాధిస్తాం క్రీడలలో ఐకమత్యం అనేది ప్రముఖ పాత్ర వహిస్తుంది క్రీడలు ఐకమత్యం లేకుండా ఒక జట్టు ముందుకు సాగలేదు ఎవరైతే ఐ ఐకమత్యంతో జట్టును ముందుకు నడిపి తన క్రీడలలో విజయం సాధిస్తారో వాళ్ళు తన వంతు తన స్థానాన్ని గెలుచుకుంటారు